ఇరవై నాలుగు నాలుగు వందల ఎనభై ఆరు ఐదు వేల ఏడు వందల తొంభై రెండు లక్షల యాభై తొమ్మిది వేల పది తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేలు